జాతరలు ఉంటాయి ప్రజలు చాలామంది కూచిపూడి ఆడతారు అలానే బుట్ట బొమ్మలతో తోలుబొమ్మల్తో నృత్యం చేస్తూ ఉంటారు దింసా దింసా సన్న నృత్యం చేస్తూ ఉంటారు అలాగా ఉగాదికి చాలా పెద్ద పెద్ద సంబరాల్లో చాలా మంది చాలా చోట్ల సంబరాలు పెట్టుకుంటూ ఉంటారు ఆ సం ఆ సంబరాల్లో ఈ నృత్యాలు అన్ని చేస్తూ ఉంటారన్నమాట అలానే ఇంకో పండగ ఏంటి అని అంటే బతుకమ్మ బతుకమ్మ ఎక్కువ తెలంగాణలో చేస్తారు కానీ కొంత మంది అక్కడక్కడ ప్రదేశాలు ప్ర అక్కడక్కడ ప్రదేశాల్లో ఎక్ ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ ప్రదేశాల్లో చేస్తూ ఉంటారు బతుకమ్మ బతుకమ్మ అనేది సెప్టెంబర్ నెల లేదా అక్టోబర్ నెల ఈ రెండు నెలల్లో చేస్తారు కాబట్టి తొమ్ ఈ బతుకమ్మ తొమ్మిది రోజులు జరుగుతుంది తొమ్మిది రోజులు పువ్వులతో అలంకరిస్తారు పువ్వు పువ్వులతో అలంకరించి దాని చుట్టూ చాలామంది మహిళలు నృత్యం చేస్తూ ఉంటారు అది చూడటానికి చాలా చక్కగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది మహిళలు అందరూ ఆనందంగా ఉల్లాసంగా దాని చుట్టూ ఆ పువ్వులతో అలంకరించి దాని చుట్టూ చేస్తుంటే చాలా ఉల్లాసంగా చాలా ఆనందంగా ఉంటుంది చూడ్డానికి చేయడానికి రెండింటికి కనులవింపుగా ఉంటుంది ఇంకొకటి అసలైన పండగ తెలుగు పండగ రైతు పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి అనేది అందరికీ తెలిసిందే జనవరి మాసంలో వస్తుంది జ బోల్ చాలా అంటే చాలా కోడిపందాలు అలా అలా అన్ కోడిపందాలు గుండాట్లు అవన్నీ జరుగుతూనే ఉంటాయి వాటన్నింటికీ మించి నృత్య నృత్య పోటీలు కోలాటం కోలాటం జరుగుతుంది వీరనాట్యం జరుగుతుంది ఇంకా అలానే తోలుబొమ్మలాట తోలుబొమ్మలాట తోలుబొమ్మలాట నృత్యం జరుగుతుంది ఇంకా చాలా చాలా నృత్యాలు వేస్తూ ఉంటారు సంక్రాంతి పండగకి రైతులు అందరూ చాలా సంతోషపడి సంతోషపడే పండగ ఇది ఇంకా అలానే చాలా శివరాత్రికై శి కన్యకలు అందరూ కలిసేస్తారు ఇంక చాలా పండగలకి అలా నృత్యాలేస్తూ ఉంటారు